హలో హలో కార్ డ్రైవరేనా రాజమండ్రి రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకెళ్లాలి ఇప్పుడే కుదురుతుందా మీకు ఓ అరగంట అయినా పర్లేదు నేను వైట్ చేస్తాను బస్ స్టాండ్ కి అవును అవును బస్ స్టాండ్ కి అవును విజయవాడ బస్ స్టాండ్ త్రీ మెంబర్స్ ఉంటాం అవును ఇంక తగ్గరా కొంచెం ఓహో హండ్రెడ్ టూ హండ్రెడ్ అయినా తగ్గరా అంత అయిపోతదా మీకు మరి నేను కొట్టిస్తా కదా నో ప్రాబ్లం కదా మరి మీరు రిటర్న్ వచ్చినపుడు మీరు కొట్టించుకోండి ఓకే ఇస్తాంలేండి మూడువేలు అంటున్నారు కదా సరే మూడువేలు ఇచ్చేస్తాము లేండి ఓకే నా అవును మూడువేలు అన్నారు కదా మరి మూడువేలే ఇస్తా సరే సరే నో ప్రాబ్లం సరే అయితే మేము రెడీ గా ఉంటాము ఆల్రెడీ ఉన్నాం ఒక టెన్ సరే ఓకే వచ్చేస్తాం నాకు సెండ్ చెయ్యండి నేను చూసుకుంటా సరే అయితే ఓకే సరే సరే చేస్తాము ఓకే ఓకే